తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో తెలుగు జాతి వారు ఎక్కువగా ఉన్నారు తెలుగు మాట్లాడే వాళ్ళు అధిక సంఖ్యలో ఉన్నారు అదేవిధంగా ఇప్పుడు తెలుగు భాష అనేది ప్రతి చదువుకునే విద్యార్థి స్కూళ్లల్లో కూడా తప్పనిసరిగా ఉంది మనం వాడుతున్న సామాజిక మాధ్యమాలలో న్యూస్ పేపర్లో ఛానల్లో న్యూస్ ఛానల్లో కాని సామాజిక మాధ్యమాల్లో కానీ తెలుగు భాష అనేది ఎక్కువగా ప్రాధాన్యత సంతరించుకుంది ముఖ్యంగా మా బోనాల పండుగ సంక్రాంతి పండుగ ఉగాది పండుగ అదే విధముగా మా పైడితల్లమ్మ వారి పండుగను బంగారమ్మ తల్లి పండుగను వంటి అమ్మవారుల పండుగను చేయడంలో తెలుగు భాష అనేది ప్రాధాన్యత ఎంతగానో సంతరించుకుంది మా పండగ విధానాలను సంస్కృతి సంప్రదాయాలను అందరికీ అర్థమయ్యేలా కనపడే విధంగా మా తెలుగు భాష అనేది ఈరోజు ప్రపంచం మొత్తానికి కూడా తెలియచేస్తుంది ఈ సామాజిక మాధ్యమాలు యూట్యూబ్ వంటి వాటిల్లో తెలుగు భాష అనేది ప్రతి ఒక్క కట్టుబాటును సాంస్కృతి సాంప్రదాయాలను అందరికీ అర్థమయ్యేలా చూపిస్తూ ఉంది ఈ మా తెలుగు భాష అనేది మా సంస్కృతి సాంప్రదాయాలకు గుర్తింపు తెచ్చిపెట్టింది